తెలుగు వారు తమ గుర్తింపును స్వంతం అనే భావనని వ్యక్తీకరించడానికి ఉపయోగపడే భాష తెలుగు భాష ఎందుకంటే ఈ తెలుగు భాషని జనాలు చాలా రకాలుగా వాడుతూ ఉంటారు ఈ తెలుగు భాష ఇప్పటిది కాదు చాలా పూర్వమైనది మన తెలుగు భాషని మాములుగా ఇండియాలో చాలా చోట్ల వాడుతారు ఇంకా రెండు స్టేట్లలో కూడా వాడుతారు తెలుగు భాషని ఆంధ్రప్రదేశు తెలంగాణలో ఎక్కువగా వాడుతూ ఉంటారు తెలుగు భాష ద్వారా చెప్పే భావన వ్యక్తం బాగా ఉంటుంది దాంట్లో మన్ మంచి యొక్క అనుభూతులు మధురానుభూతులు అన్నీ బాగా ఉంటాయి తెలుగులో చెప్పటం వల్ల మంచిగా విషయాలు అన్నీ అందరికీ అర్థం అవుతాయి కాబట్టి అందరూ తెలుగులో మాట్లాడాలి తెలుగు భాష గొప్పతనాన్ని అందరికీ వివరించాలి అందరు తెలుగు నేర్చుకోని తెలుగులో మాట్లాడాలి కాబట్టి ఈ భాషని అందరూ గుర్తించాలని నా యొక్క ఆంకాక్ష